హనుమానా ఆ చూసినాను కానీ ఈసారి ఎక్కువ థియేటర్స్కి ఇవ్వలేదు కదా మల్టీప్లెక్స్లో వేస్తే బాగుండే ఫీల్ బాగా ఉంటుండే అది పీవీఆరోడు ఇందుకే పాస్ కూడా పెట్టాడు ఇప్పుడు క్రొత్త సినిమాస్ పాసని ఐబొమ్మ అదే నేను కూడా అదే అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ ఇద్దరం కలిసి పూలింగ్ చేసి థౌసండ్ చేసినాము అనుకో ఒక సిక్స్ మంత్స్ ర త్రీ ఫోర్ ప్లాట్ఫామ్స్ తీసుకోవచ్చు సిక్స్ మంత్స్ ఒకటేసారి

ఫ్యామిలీతో చూడగా ఎంజాయ్ చేయవచ్చు ఇంటికాడ టీవీలో కనెక్ట్ చేసుకొని మళ్ళీ క్వాలిటీకి క్వాలిటీ చె చూసి జస్ట్ ఒక ఏ మూవీ కొరియన్ డ్రామాస్ ఆ అవ్వా అవి కూడా అంతే అవి ఎక్కువ నెట్ఫ్లిక్సు డిస్నీ ప్లస్ హాట్స్టార్ అందులోనే మరి ఏం అంటావు నెక్స్ట్ మంత్ తీసుకుందామా ఖచ్చితంగా ఏవేవి ప్లాట్ఫామ్స్ అనుకుంటునావు నాకు తెలిసిన ఆఫర్ ఒకటి ఉంది సిక్స్ మంత్స్కి థౌసండ్ రూపీస్ కడితే డిస్నీ ప్లస్ హాట్స్టార్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ త్రీ మంత్స్ డి అది నెట్ఫ్లిక్స్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అమెజాన్ ప్రైమ్ వన్ మంత్ జీ ఫైవ్ వస్తుంది ఓకేనా మరి అంటే ఈ ఆఫరు మల్టిపుల్ డివైజెస్కి ఉంది ఒక త్రీ ఫోర్ డివైజెస్ వరకు లాగిన్ చేసుకోవచ్చు

ఫోర్ వస్తున్నాయి ఓటీటీ ప్లాట్ఫామ్స్ డిస్నీ ఏమో వన్ ఇయర్ వస్తుంది సబ్స్క్రిప్షను నెట్ఫ్లిక్స్ ఒకటి సిక్స్ మంత్స్ వస్తుంది ప్రైమ్ కూడా ఇంకా సిక్స్ మంత్స్ జీ ఫైవ్ ఒక్కటి టూ మంత్స్ ఇచ్చాడు వాడు మనకి బెటరే కదా ఇద్దరం తీసుకున్నాము అనుకో ఫోర్ డివైజెస్ వరకు లాగిన్ కావచ్చు ఒకటేసారి కాక ఇద్దరికీ కలిపి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అవుతుంది బెటరే కదా ఇద్దరికీ అప్షన్

అహా అట్లా అంటలేను నేను ఇద్దరం కలిసి నా నంబర్ పైన అయినా నీ నంబర్ పైన అయినా తీసుకుందాము అట్లా ఇద్దరం కలిసి ఒక నంబర్ పైన తీసుకొని లాగిన్ కావచ్చు ఎన్ని డివైజెస్ అయినా ఫోర్ డివైజెస్ వరకు అట్లా అయితే ఇద్దరికీ బెన్ఫిటేగా ఒక మంత్ నా నం ఒక సిక్స్ మంత్స్ నా నంబర్ పైన ఇంకో సిక్స్ మంత్స్ నీ నంబర్ పైన తీసుకుంటే బెటర్ సరే మరి బాయ్